మా ప్రాంతంలో పోషకాహార లోపం సాధారణంగా సమస్యనే ప్రత్యేకంగా చిన్న పిల్లల వయసులో ఉన్న పిల్లలకి చాలా పౌష్టిక ఆహారం దొరకకపోవడం వల్ల పోషకాహార లోపం అనేది ఉంటుంది సో వాటిని మేము ఏంటంటే పండ్లు పలహారాలతో పాటు గవర్నమెంట్ ఇచ్చే మందులతో ఆ పౌష్టికాహారాన్ని నింపుతూ ఉంటాము మంచి భోజనం తాగునీరు అయితే మాకు దొరుకుతుంది భగీరథ నుంచి కానీ మంచి నీటి సమస్య అయితే ఏం లేదు కానీ పౌష్టికాహార సమస్యని ఉంది దానికి మేము మందులతో మరియు మన పండ్లు పలహారాలతో నింపి వేస్తాము